మా ప్రాంతంలో కళా సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడే నిధులు మూలాలు ఏమిటి అంటే ప్రభుత్వం కార్పోరేట్లు దాతృత్వ సంస్థలో ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అందులో ప్రభుత్వం భారత భారత ప్రభుత్వం కళా సాంస్కృతిక అభివృద్ధికి వివిధ పథకాలను మరియు కార్యక్రమాలను అమలు చేస్తుంది ఇలా కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా కళాకారులు ఎంతో సహాయం పొందుతున్నారు ఈ కళాకారులకు ప్రబుత్వం గ్రాంట్లు ఉద్యోగాలను కూడా అందిస్తూ ఉంటుంది ఈ శాఖ కళాకారులకు థియేటర్లు గ్యాలరీలు మరియు ఇతర సౌకర్యాలను కూడా నిర్మిస్తూ ఉంటుంది అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు కళా కళా సాంస్కృతిక అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయి ఇలా కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కళా సంస్కృతికి అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుతున్నారు అలాగే దాతలు చాలా మంది కూడా ఈ కళాకారులను ప్రోత్సహించడానికి అనేక విరాళాలను కూడా అందిస్తూ ఉంటారు నా ప్రాంతంలో కొంత మంది ప్రముఖ వ్యక్తులు కళా సాంస్కృతిక అభివృద్ధి కోసం నిధులు విరాళాలను ఇస్తూ ఉంటారు ఇలా చాలా మంది అందించడం వల్ల కళాకారులకు చాలా సహాయంగా ఉంటుంది అలాగే ఏజెన్సీలు కూడా అభివృద్ధికి నిధులను సమకూరుస్తూ ఉంటారు ఇలాంటి అభివృద్ధి నిధులను సమకూర్చడం వల్ల కళాకారులకు అంత సౌకర్యాలను నిర్మించడం వల్ల కొన్ని ఫౌండేషన్ల ద్వారా ఈ కళాకారులకు చాలా సహాయంగా ఉంటుంది